నేను చాలా ప్రదేశాలు చుట్టి వచ్చాను అందులో నాకు ఇష్టమైన ప్రదేశం లంబసింగి నంది హీల్స్ మరియు అనంతగిరి హిల్స్ నాకు ఈ కొండ ప్రాంతాలు అంటే చాలా ఇష్టం ఆ చుట్టూ పచ్చనిదనం ట్రైన్ నుండి చూసే ఆ వ్యూ నాకు చాలా ఇస్టం ప్రపంచమంతా చుట్టేద్దామని నాకు ఆశ అయితే చాలాసార్లు నేను నా ప్రయాణాన్ని ఆపాల్సి వస్తుంది ఎందుకంటే ప్రయాణాలలో చాలా అడ్డంకాలు వస్తాయి చాలాసార్లు నేను ఆ అడ్డంకులు దాటుకొని వెళ్ళాలని ప్రయత్నించాను కానీ కొన్ని సార్లు కుదరలేదు అందులో ఆ ప్రయత్నాలలో కొన్ని విఫలమయ్యాయి కొన్ని సఫలమయ్యాయి అయితే నంది హీల్స్ నంది హీల్స్ అనేది కర్ణాటక రాష్ట్రంలో ఉంది నంది హీల్స్ వెళ్లేటందుకు పొ పొద్దున్నే పరగడుపున నాలుగుగంటలకు లేచి ఆ కార్ల ప్రయాణం సాగియలి అప్పుడే మనం సూర్యోదయాన్ని మన కల్లారా చూస్తాం అయితే సూర్యోదయాన్ని అలా చూస్తూ ఉండటంతో చాలా ఆనందం పొందాను నేను మరియు లంబసింగి లంగ లంబసింగి కూడా కొండ ప్రాంతంమే మేఘాలు చుట్టూ చల్లని వాతావరణం చలివేస్తూ వేడివేడి చాయ్ తాగుతూ అలా కూర్చొని ఆ ప్రదేశాన్ని చూస్తుంటే లోపల సీతాకోకచిలుకలు ఎగురుతూ ఎగురుతున్నట్టు ఉంటాయి అయితే కర్నూలు మా ఊరు నాకు మా ఊరు కర్నూలు అంటే చాలా ఇష్టం కర్నూలు వెళ్ళాలని నాకు ఎప్పటి ఎప్పుడైనను నాకు నేను ఉల్లాసంగానే భావిస్తాను